ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకం పెట్టింది కానీ అందులో కొంతమందికి కొన్ని ఉపయోగాలు బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతోంది ఊర్లల్లో ఉండేటోళ్ళకైతే ఉపయోగపడట్లేదు డ్యూటీలు చేసేటోళ్ళకు ఉపయోగపడుతోంది ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు వలన ఎలాంటి ఉపయోగం లేదు మళ్ళొకటి గ్యాసు ఆ గ్యాసుక్కూడా ఐదు వందలకు గ్యాస్ ఇస్తామని చెప్పారు కానీ పదకొండు తొమ్మిదొందలు తీసుకుంటాంలు నాలుగొందలు మీకు పడతాయి అంట ఆ నాలుగొందలు పడట్లేదు దాని వలన కూడా ఏం ఉపయోగం జరగట్లేదు మళ్ళొకటి ఇరువై ఐదొందలు ఇస్తాం మహిళలకు అన్నారు ఆ ఇరువై ఐదొందలు వేస్తే మేము చాలా సంతోషపడే వాళ్ళం కానీ అది కూడా ఏమీ లేదు ఇండ్లు వస్తాయని చెప్పిల్లు ఇండ్లు కూడా ఏం లేవు మళ్ళీ ఒకటి కళ్యాణ లక్ష్మీ పైసలొస్తాయి తులం బంగారం ఇస్తా అన్నారు తులం బంగారం వాళ్ళివ్వకపోని ఉన్న బంగారానికి కూడా రేటు పెంచుతాంల్లు అది వాళ్ళిచ్చేదేసుకోలేము కొని కూడా వేసుకోలేము అలాంటి పరిస్థితులల్లో పెట్టింల్లు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పైసలు కూడా ఎవరికో వచ్చేటోళ్ళకి వచ్చినాం ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది పది సంవత్సరాలు ఉన్న పాలన వాళ్ళేం చేయలేదు సంవత్సరం అయినా కూడా వీళ్ళేం పాలన చేయట్లేదు ప్రభుత్వం అది ఎవరో సంపాంచుకునేటోళ్ళు సంపాంచుకుంటారు తినేటోళ్ళు తింటారు పేద ప్రజలు మాత్రం పేదరికంతోటే బ్రతుకుతాంల్లు మరీ ప్రభుత్వం అయితే చాలా ప్రభుత్వమున్న పరిస్థితులైతే చాలా ప్ర ప్రజలైతే చాలా ఘోరంగున్నది ప్రజలకు కొంచెం ప్రభుత్వం అర్థం చేసుకోని పథకాలు ఇరువై ఐదు వందల పథకం తొందరగా అమలు చెయ్యాలని కోరుకుంటున్నాం మేమైతే ప్రత్యేకంగా